మా జిల్లాలో అంటే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి స్వయంసేవక సంఘాలు అంటే చాలా ఉన్నాయి కొన్ని వాటిని మాకు తెలియనటువంటివి కూడా కొన్ని ఉన్నాయి అలాగే యాక్సిడెంటల్గా ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళకి సపోర్ట్గా అంటే వాళ్ళ సంబంధించి వాళ్ళకి గూడు లేకపోతే ఇల్లు ఇల్లు లాంటివి నిర్మించడం వాళ్ళకి సంబంధించిన నెలనెలా వాళ్ళకి కిరాణా సామానం అట్లాంటివి ఇప్పించడం అట్లాగ ఎన్నో ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాటి ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళు కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు ముఖ్యంగా చెప్పాలంటే మా సంఘమే మా సంఘాల్లోనే కుల సంఘాలున్నాయి అంబేద్కర్ సంఘాల్లాంటివి అవి మేము ఒక సంఘంగా ఏర్పడి కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చుట్టుపక్కల కొన్ని ఊర్లలో కావచ్చు మా ఊర్లో కొన్ని సహాయంగా అంటే ఎవరికి ఒక పేదవాళ్ళు అంటే కొద్దిగా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళకు అక్కడ కొంచెం నిలబడి ముందుండి వాళ్ళకు నడిపిస్తున్నటువంటి వాళ్ళకు కార్యక్రమాలు నడిపించే విధంగా వాళ్ళకు సహాయపడు సహాయపడుతున్నాము అయినా కానీ అనాధపిల్లలు అనాధ శరణాలయాలు కూడా చుట్టుపక్కల మా టౌన్లో ఉన్నవి అలా కూడా వృద్ధు వృద్ధులవి ఉన్నాయి అలాగే పిల్లలవి చిన్న పిల్లలవి కూడా అనాధ శరణాలయాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి కూడా చూసినాము చూ పలకరించాము వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు కూడా మేము సమకూర్చినాము